హలో జిఎస్టీ పో పోస్ట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారాండి ఇది నేను జిఎస్టీ దరఖాస్తు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు పెట్టాను అండి కానీ ఇప్పటిదాకా నాకు దాని గురించి ఏమి రాలేదండి అవునండి దానికోసం ఏమేం కావాలో డాక్యుమెంట్స్ అవన్నీ నేను అయితే ఇచ్చాను అండి ఇంకా ఏమైనా కావాలా అయింటే ఇంకేమైనా డాక్యుమెంట్స్ నేను ఇవ్వలేదు అండి దానివల్ల లేట్ అవుతుందా అవును అండి నేను అన్ని ఇచ్చాను నా రిఫరెన్స్ నెంబర్ అండి ఒక నిమిషం అండి చెప్తాను వినండి మూడు సున్నా రెండు రెండు తొమ్మిది ఐదు ఇది నా రిఫరెన్స్ నెంబర్ అండి జిఎస్టీ ఇది అవునండి నేను అన్నీ ఇచ్చాను అండి దరఖాస్తులు మొత్తం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ ఇచ్చాను అండి ఇప్పు నా జిఎస్టీ పరిస్థితి ఏంటో మీరు చెప్పగలరా అండి అంటే రిఫరెన్స్ నెంబర్తో చూసి చెప్పగలరా నాక ఎప్పట్లో అందుతుంది అండి రెండు రోజులు అందిస్తారా అండి సరే అండి కొంచెం నా జిఎస్టీ ట్రాక్ చేసి నాకు చెప్పండి కొంచెం సాయం చేయరా సరే అండి సరే అండి జీఎస్టీ ఎన్ని రోజులలో వస్తుందో చెప్పండి థాంక్స్ అండి ఈ మాత్రం సహాయం చేసినందుకు థాంక్స్ అండి